దేశంలో అందుబాటులో ఉన్న ఆస్పత్రులు వైధ్యసేవలు ప్రస్తుతం ఉన్న హాస్పిటళ్లు చాలా బాగా ఉన్నాయి అన్నీ ఆస్పత్రులు అభివృద్ధి పొందాయి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ ఆస్పత్రులు మరియు ప్రైవేట్ ఆస్పత్రి వైద్య రంగం మొత్తములో ఆస్పత్రులు చాలా డెవలప్ అయ్యాయి అన్నీ వైద్య సదుపాయాలు అందిస్తున్నారు కాకపోతే వైద్యానికి తగ్గ రేటు అనేది ఎక్కువగా ఉంది డబ్బులు ఎక్కువ ప్రై ప్రైవేటు ఆస్పత్రుల్లో అయితే ఎక్కువ డబ్బులతో కర్చుకున్న వైద్యం అందిస్తున్నారు ప్రభుత్వ ఆస్పత్రులలో కొంచెం వైద్య సదుపాయానికి బాగానే ఉంటుంది కానీ వైద్యం చేయడానికి తగిన సామాన్లు ఎక్విప్మెంట్ అనేది కొద్దిగా తక్కువగా ఉండడం వల్ల ప్రభుత్వ ఆస్పత్రులో అంత మెరుగైన వైద్యం అందించలేక పోతున్నారు కానీ మందుల విషయంలో అయినా లేదా టెస్టుల విషయంలో అయినా ప్రభుత్వ ఆస్పత్రిలో బాగా మంచిగా చూస్తారు అక్కడ ఉన్న ప్రభుత్వ అధికారులు అక్కడికి వెళ్లిన పేషెంట్స్ అందరినీ మంచిగా చూసుకుంటారు కోవిడ్ సమయంలో మాత్రం చాలా జాగ్రత్తలు వహించాము అయినా నాకు ఒకసారి కోవిడ్ సోకింది దానివల్ల నేను చాలా బాధ పడ్డాను భయ పడ్డాను ప్రస్తుతం ఉన్న ఆరోగ్య సంరక్షణ మా ప్రాంతంలో బాగానే ఉంది కానీ దాన్ని ఇంకా కొంచెం కొంచెం పేద వాళ్ళ కోసం ప్రభుత్వ ఆస్పత్రులలో ఎలాంటి ఖర్చు లేకుండా అన్నీ వైద్య సదుపాయాలు అందించాలి టెస్టులు అనగా ఇంకా కొంచెం మెరుగైన వైద్యాన్ని అందించి అన్నీ రకాల టెస్టులు చేయడానికి కొంచెం ప్రభుత్వం అనేది సహకరించి పేదవారి కోసం ఇలాంటివి ఇంకా చేయాలని కోరుకుంటున్నాను ప్రస్తుతం ఉన్న వైద్య సేవలు మాత్రం చాలా అందుబాటులో ఉన్నాయి మరియు చాలా అభివృద్ధి పొంది కూడా ఉన్నాయి అందరికీ తగిన వైద్యం అందుతుంది కాకపోతే ఎవరి జాగ్రత్తుల్లో వారు ఉండాలి కోవిడ్ మహమ్మారి మరొక్కసారి రాకుండా అందరూ తగిన జాగ్రత్తలు తీసుకొని సురక్షితంగా ఉండాలి